భారతీయ మీడియా ఒక వైవిధ్యమైన మరియు క్షితిజ సమాంతరమైన భూభాగం ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మీడియా మార్కెట్లలో ఒకటి మరియు దానిలో అనేక రకాల వార్తాపత్రికలు టెలివిజన్ ఛానల్సు రేడియో స్టేషన్లు మరియు ఆన్లైన్ మీడియా వెబ్సైట్లు ఉన్నాయి భారతీయ మీడియా యొక్క అభిప్రాయాలు విభిన్నమైనవి కొంతమంది దానిని సమాచార మరియు సమగ్రమైనదిగా చూస్తారు మరికొందరు దానిని పక్షపాతంగా మరియు అస్ అసమర్థమైనదిగా చూస్తారు భారతీయ మీడియా యొక్క కొన్ని బలాలు ఇది భారతదేశంలోనే వివిధ ప్రాంతాలు మరియు సమాజాల నుండి వచ్చే విభిన్న దృక్పథాలను ప్రతిబింబిస్తుంది ఇది భారతదేశంలోని అత్యంత ప్రభావంతమైన వ్యక్తులలో కొందరిని స్పందించే సామర్థ్యాన్ని కలిగి ఉంది ఇది భారతదేశంలోనే ముఖ్యమైన సామాజిక మరియు రాజకీయ సమస్యలను ప్రజల దృష్టికి తీసుకురావడంలో సహాయపడుతుంది భారతీయ మీడియా యొక్క బలహీనతలు ఇది కొన్ని సార్లు సరైన వాస్తవాలను అందించడంలో విఫలమవుతుంది ఇది కొన్నిసార్లు పక్షపాతంగా మరియు అసమర్థంగా ఉంటుంది ఇది కొన్నిసార్లు భారతదేశంలోని విభిన్న సామాజిక మరియు రాజకీయ సమస్యలను తీవ్రతను చేస్తుంది భారతీయ మీడియా యొక్క కొన్ని ప్రసిద్ధ వార్తాపత్రికలు ఏంటంటే ది హిందూ ది టైమ్స్ అఫ్ ఇండియా ది ఇండియన్ ఎక్స్ప్రెస్ ది పియర్ సన్స్ డైలీ ది డెక్కన్ క్రానికల్ భారతీయ మీడియా యొక్క కొన్ని ప్రసిద్ధ టెలివిజన్ ఛానల్సు న్యూస్ ఎయిటీన్ టీవీ నైన్ ఎన్డిటీవీ సోని న్యూస్ జి న్యూస్ భారతీయ మీడియా యొక్క అభివృద్ధి కోసం కొన్ని సిఫార్సులు మీడియా సంస్త్ సంస్థలు వారి వాస్తవాలను మరింత జాగ్రత్తగా తనిఖీ చేయాలి మరియు పక్షపాతాన్ని నివారించడానికి ప్రయత్నించాలి మీడియా వినియోగదారులు వివిధ మూలాల నుండి సమాచారాన్ని పొందాలి మరియు వారి సొంత నిర్ణయాలు తీసుకోవడానికి సమాచారాన్ని విమర్శనాత్మకంగా విశ్లేషించాలి భారతీయ మీడియా భారతదేశంలోని ప్రజలకు ముఖ్యమైన సమాచార వనరు అయితే మీడియా వినియోగదారులు సమాచారాన్ని విమర్శనాత్మకంగా విశ్లేషించవచ్చు